హలో

హలో చెప్పండి హలో హలో అవునండి ఓకే పదిహేను వేలు అవుతుంది వన్ మంత్కి నేను ఎలా ఇచ్చాను ఫిఫ్టీన్ థౌసండ్ ఏం ఉండదు మేం ఎలా ఇచ్చామో అలాగే ఇవ్వాలి బైక్ మళ్ళీ ఏ రిపేర్స్ ఏమన్నా వచ్చాయంటే ఎక్స్ట్రా మనీ అవుతుంది మరి పెట్రోల్ అవి మీరే చూసుకోవాలి ఎన్ని బైక్స్ కావాలండి మీకు ఒకటా ఓకే ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి మీ ఆధారు ఫోన్ నెంబర్ ఇంకేం అవసరం లేదు ఆధారు నంబరు వాటి లింక్ అయిన నంబరు ఒకసారి పెడతారా అడ్వాన్స్ టూ థౌసండ్ పే చేయాలి ఒక టూ డేస్ ముందే బుక్ చేసుకోవాలి

ఏంటండీ ఓ టూ డేస్ ముందు బుక్ చేసుకోవాలండి అంతే టూ డేస్ ముందు ఒకసారి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోండి ఆ రోజు వచ్చి మీరు తీసుకెళ్ళ వచ్చు